ఎవరండీ చెప్పండి అవునండీ

చెప్పండి

ఏమేమి కావాలంటే మీది రేషన్ కార్డు తీసుకురండి రేషన్ కార్డు రేషన్ కార్డు ఫొటోలు రెండు ఫొటోలు తీసుకుని మా ఆపీసుకి రండి

మీరెప్పుడొచ్చినా పర్వాలేదు వారం రోజులు పడుతుందండి ఆధార్ కార్డ్ రావాలండి వారం రోజులు పడుతుందండి

తొందరగా తొందరగా ఇవ్వడానికి ఇక్కడ వర్షానికి సిస్టమ్ పని చెయ్యడం లేదండి స్లోగా పని చేస్తుంది అయితే తొందరగానే చేసేస్తామండి

అలాగేనండి తరువాత వస్తాయండి వారానికి ఇది ఇచ్చి వెళ్ళాక